హలో వెల్కమ్ టు తిరుమల అండి తిరుమలకు రావ తిరుమలకి రావడం ఫస్ట్ టైమా అండి ఇప్పటి వరకు అసలు ఎప్పుడు రాలేదా

ఎక్కడి నుంచి అండి మీరు

దర్శనం అన్నీ బాగుంటాయి అండి ఇలా కొండపైన కంటే కూడా తిరుపతిలో మీరు ఎక్కడైనా స్టే చేస్తే చాలా బాగుంటుంది మీకు ఆకామడేషన్ రూమ్స్ అంతా ఇక్కడ పైన కొండ కాబట్టి పెద్దగా కంఫర్టబుల్గా కూడా ఏమి ఉండదు మీరు కింద స్టే చేసి దర్శనానికి మాత్రం పైకి వచ్చేస్తే ప్లేసెస్ అవి చూసుకొని మళ్ళీ వెళ్ళిపోవచ్చు ఇప్పుడైతే దర్శనానికి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్సు అలా పదుతుంది స్పెషల్ దర్శనము టికెట్ తీసుకున్నారు అంటే ఒక ఎయిట్ అవర్స్లో అయిపోతుంది మొత్తం ఇక్కడ అంతా రెస్టారెంట్స్ నుండి కొండ పైన మీరు ఎక్కడైన ఫుడ్ తినవచ్చు కాకపోతే ఇక్కడ రేట్లు ఎక్కువ ఉంటాయి ఫుడ్ మాత్రం బాగా ఉంటుంది

కొండపైన స్పైసీగా దొరకదు అండి మీకు ఎందుకంటే ఇక్కడకి చాలా వరకు నార్త్ ఇండియన్స్ వస్తు ఉంటారు వాళ్ళు వాళ్ళు కారం ఎక్కువ తినరనిచెప్పి ఇక్కడ చాలా వరకు మనలాగా మన సైడ్ లాగా ఫుడ్డు ఉండదు కారము కారము ఉప్పు పులుపు ఇవన్నీ తక్కువ ఉంటాయి అందుకని అండి స్టే చేసేది మీరు ఉండడం వరకు తిరుపతిలో ఉన్నారు అంటే ఫుడ్డు అది అంతా అక్కడ బాగా వుంటుంది మన సైడ్ లాగా కొండపైన అయితే ఇంకా అలానే

మీరు చేసుకోవచ్చు అండి కానీ అంత అవసరం లేదు అక్కడ మీరు ఆర్డర్ పెట్టుకున్నారు అంటే ఆ హోటల్ వాళ్ళు తెచ్చిస్తారు మీకు అన్నీ మీకు ఎలా కావాలి చెప్పారు అంటే మాకు ఇలాగ స్పైసి కావాలి ఏదన్న మీరు వెజ్ తింటారా నాన్ వెజ్ తింటారా ఏదన్న మీరు ఎలా చెప్తే అలా చేసి వాళ్ళు తెచ్చిస్తారు లేదు మీరు చేసుకోవాలి అంటే కూడా వాళ్ళకు ముందే చెప్పవచ్చు మీరు రూమ్ తీసుకునే ముందే ఇలా మేము వంట చేసుకుంటాము అంటే అవి కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మీకు సిలిండరు అవి కూడా అలాగే అండి ఇదే నా నంబరు ఓకే అండి థ్యాంక్ యూ